చెప్పండి ఏమైంది సార్ ఓకే సార్ మీరు ఈ సైడ్ నిలపండి సార్ మేము చెక్ చేసి చెప్తాను సార్

ఓకే సార్ ఓకే సార్ మీరు సై సైడ్ పెట్టండి సార్ చూస్తాను నేను ఓకే సార్ అది ఓకే సార్ సార్ ఇప్పుడు మీరు టెన్ మినిట్స్ వెయిట్ చేయండి సార్ చెప్తాను ఇక్కడ ఇంజిన్లో అయితే ఫాల్ట్ ఉంది సార్ ఎయిర్ ఫిల్టర్ కార్బోరేటర్ పోయింది సార్ మార్చుకుంటారా సార్ ఓకే సార్ ఓకే సార్ మీరు రేపు వచ్చి తీసుకుంటారా సార్ ఈ రోజు వదిలేసి ఓకే సార్ మీరు కీస్ దాంట్లోనే పెట్టండి ఓకే సార్ మేము చెప్పండి సార్ ఓకే సార్ మీరు టైర్స్ అంతా చేంజ్ చేసేయ్యలా సార్ రఫ్ అయ్యింది అవును సార్ గ్రిప్ లేదు సార్ అవును సార్ మేము కార్ వాష్ చేస్తాము పాలిష్ చేస్తాము మీకు చెప్పారంటే చేయించి ఇస్తాం సార్ డిస్కౌంట్లో అది ఓకే సార్ మీరు వచ్చి రేపు తీసుకోవచ్చు సార్ కారు ఓకే సార్ వెల్కమ్